పల్లెటూరి వారికి ఆటలు ఆడటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎలా అంటే వాళ్లు ఆటలు ఆడుతున్నప్పుడు వాళ్ళకి అనారోగ్యా ఆనా అనారోగ్యానికి గురవ్వరు మరియు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు ఎలా అంటే అందరూ కలిసి ఆడుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగే వాళ్ళ ఊర్లో జరిగే విషయాలు ఇంట్లో జరిగే విషయాలు ఒకరికొకరు చెప్పుకుంటారు మరియు వాళ్లు ఆడుతున్నప్పుడు వాళ్ళ రక్తం మంచిగా సరఫరా అవుతుంది వాళ్లకి ఎటువంటి అనారోగ్యాలు రావు ఇంకా వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మరియు ఇప్పుడున్న కాలంలో మనం అందరు అందరు పిల్లలు ఎలా ఉన్నారు అంటే మొత్తం మొబైల్ ఫోన్స్లో గేమ్స్ ఆడటం చాలా ఇంపార్టెంట్గా చేస్తున్నారు ఎలా అంటే చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్స్లోనే గేమ్స్ ఆటలు ఆడుతున్నారు అలా ఆడటం వల్ల వారికి కండ్లు కరాబ్ అవ్వడంగాని లేదంటే అనారోగ్యానికి గురవ్వడం కానీ ఇలాంటి ఎన్నో ఎన్నో రకాలమయిన వ్యాధులు వస్తున్నాయి ఇలా రా ఇలా ఉండకూడదంటే వాళ్లు మంచిగా బయటకెళ్ళి ఒకరినొకరు కలిసి ఆడుకోవాలి ఇంక పల్లెటూరి వాళ్లు సిరగుడి అంటే ఒక కర్రను ఒక గుంత తవ్వి దానిమీద కర్ర పెట్టి కొట్టడం ఆడుతారు అలాంటి గేమ్ అలాంటి ఆటను సిరా గోని అంటారు ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది మరియు ఇలా ఆడటం వల్ల పిల్లలకి ఎంతో ఆరోగ్యం కూడా ఉంటుంది ఇంకా గోలీలు ఆడడం ఇంకా క్రికెట్ ఆడడం ఇలాంటి ఎన్నో ఆటలు ఆడటం చిన్నపిల్లలకి మరియు పల్లెటూరు వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు కాలంలో అసలు ఎవరు కూడా బయటికివెళ్లి ఆడుకోవట్లేదు అందరూ ఇంట్లోనే ఉండి ఆడడం అందరూ ఇంట్లోనే ఉండి ఫోన్లు పట్టుకొని ఆడుతున్నారు బయటికి ఎవరు వెళ్లట్లేదు అలా ఉండటం చాలా తప్పు అలా ఉండకూడదు ఎందుకంటే వాళ్లకి ఎన్నో అనారోగ్యాలు అనారోగ్యానికి గురవుతారు అలా అవ్వడం వల్ల వాళ్లకి కండ్లు కండ్లు నొప్పి కానీ లేదంటే జ్వరం కానీ లేదంటే కడుపు నొప్పి ఇలాంటి ఎన్నో అనారోగ్యాలు వస్తాయి ఇలా రావద్దంటే వాళ్లు మంచిగా బయటకువెళ్లి అందరూ కలిసి పిల్లలతోనే ఆడుకోవాలి ఇంకా వీళ్ళు ఇలా ఆడుతున్నప్పుడు పల్లెటూరు వాళ్లు కాబట్టి వీళ్ళకి ఏనా ఎలాంటి అనారోగ్యాలు రావు అనారోగ్యాలు ఒకవేళ వాళ్లు ఇంట్లోనే ఉండి ఆడటం వల్ల ఫోన్లతోని ఆడితే వీళ్లకి అనారోగ్యాల పాలవుతారు ఇంక పల్లెటూరు వాళ్లు కాబట్టి వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బులు కూడా ఉండవు అలా ఉండకపోయే వారికి హాస్పిటల్కి తీసుకెళ్లిన అలా అంటే ఏ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్లకి హాస్పిటల్లోనే చాలా ఖర్చు అవుతుంది వాళ్లు పైసలు అన్ని పెట్టలేరు అందుకే మంచిగా బయటకువెళ్ళి మిత్రులందరూ కలిసి ఆడుకున్నప్పుడు వాళ్లు ఎంతో సంతోషంగా ఆడుకుంటారు ఇట్లా ఆడుకోవడం వల్ల వాళ్లకి మంచి రక్త సరఫరాచే ఎలాంటి ఆరోగ్యానికి గురవ్వరు ఇలానే ఆడుకోవాలి చిన్నపిల్లలు మరియు పల్లెటూరి వారు ఇలా ఆడుతున్నప్పుడు వాళ్లకి ఎలాంటి కాళ్ళు నొప్పులు కానీ ఎలాంటి అనారోగ్యలు గానీ చేతు నొప్పులు కానీ ఇలాంటివి ఏమన్నా ఉండటం లేదంటే జ్వరం వచ్చిన ఇంకేమన్నా వచ్చినా కూడా తగ్గిపోతుంది ఇలానే ఆడుకోవాలి బయటకువెళ్లి ఇంకా పల్లెటూరువారూ గోలీలు ఆడడం ఇంకా క్రికెట్ ఆడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మనం చిన్నప్పుడు కూడా మనం కూడా చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం ఎలా అంటే గోళీలు తీసుకొని మిత్రులందరూ కలిసి ఒక్కదగ్గరినే ఉండి మంచిగా ఆడుకునే వాళ్ళు మనం కూడా అలానే ఆడాం ఇప్పుడు ఇప్పుడు పిల్లలు మొత్తం అందరూ ఫోన్లతోనే ఉంటున్నారు అలా ఉండకూడదు మనం కూడా మన పిల్లలకి చెప్పాలి బయటకెళ్ళి మీ మిత్రులతో కలిసి ఆడుకో అని చెప్పాలి అలా ఆడుకున్నప్పుడు ఏమవుతుందో ఇలాంటి ఆరోగ్యం ఇలాంటి ఆరోగ్యాలు మంచిమంచి ఎలా ఉంటుందో అన్ని చెప్పాలి మనం అనారోగ్యానికి గురవ్వరు అని కూడా మనం చెప్పాలి వాళ్లకి అవన్నీ చెప్పినప్పుడు వాళ్లు కూడా అవునుకదా అనుకోని వాళ్ళ మిత్రులతోని కలిసి ఆడుకుంటారు అలా ఆడుకోమని మనం కూడా వాళ్ళకి చెప్పాలి ఇంకా బయటకువెళ్లి బయటకువెళ్ళే ఆడుకోవాలి ఇంట్లో ఆడుకోకూడదు మొబైల్ ఫోన్స్ పట్టుకోకూడదని కూడా మనం చెప్పాలి అలా చెప్పడం వల్ల వాళ్లకు కూడా లోకజ్ఞానం వస్తుంది ఇలానే అందరు పిల్లలు కలిసిమెలిసి ఆడుకోవాలి ఇంకా పల్లెటూరులో ఆడుకోవడంవల్ల వాళ్లకి మంచి హెల్త్ అంటే అన్నఆరోగ్యలే మంచిగా ఉంటుంది అందుకే అందరూ కలిసి ఆడుకోవాలి ఇంకా పల్లెటూరు వాళ్లు ఆటలు ఆడే సమయంలో ఎంతో మంచిగా ఆడు ఆడుకుంటారు ఎలా అంటే అందరూ కలిసే ఉంటారు అన్ని అన్ని మంచిగా ఉంటాయి కానీ ఇక్కడ ఇప్పుడు మన సమాజం ఎలా ఉంది అంటే ఎవరు బయటికి వెళ్లి ఆడుకోవట్లేదు ఇంకా అసలు ఎప్పుడు ఫోన్లు పట్టుకొని ఉంటున్నారు అలా ఉండకూడదు మనం అందరికీ చెప్పాలి మన పిల్లలు కూడా చెప్పాలి